మేడం మీరు క్యాబ్ బుక్ చేసుకున్నారు కదా కాకినాడ నుంచి గుంటూరు వరకు దానికి మీరు ఓకే మ్యామ్ మేము మీ అడ్రస్ ఒకసారి చెప్తారా మాకు ఓకే మ్యామ్ మీరు ఒక్కరా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వస్తున్నారా ఓకే మ్యామ్ నేను మళ్ళీ మిమ్మల్ని గుంటూరులో దింపిన తర్వాత రిటర్న్ వచ్చేవచ్చా లేదంటే మీరు అక్కడ ఎన్ని రోజులు అయితే ఉం ఓకే అక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు మ్యామ్ అయితే త్రీ డేస్ కూడా మేము మీతో ఉండాల మ్యామ్ అయితే మరి చెప్తాను మ్యామ్ త్రీ డేస్ అంటున్నారు కాబట్టి గుంటూరు కాబట్టి ఇక్కడి నుంచి కాకినాడ నుంచి గుంటూరుకి త్రీ థౌసండ్ అవుతుంది మ్యామ్ ఓకే మ్యామ్ నేను ఇప్పుడే సెండ్ చేస్తాను మీతో ప్రొఫైల్ ఓకే మ్యామ్ నేను సెండ్ చేస్తాను గుంటూరు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మీరు ఏమి చూద్దాం అనుకుంటున్నారో ప్రతిది కూడా మేము షెడ్యూల్ వేసి పంపిస్తాం మీకు మీకు నచ్చిన ప్లేసెస్లో చూస్తాను అంటే అవన్నీ కూడా మేము తీసుకు వెళ్ళి తిప్పుతు ఉంటాం ఓకే మ్యామ్ అయితే థాంక్ యూ సో మచ్ ఓ ఓకే మ్యామ్ నేను ప్రొఫైల్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడర్ మి